లాయర్స్ పోలీసులు తాసిల్దార్ కార్యాలయంలకు అలా వాళ్ళు అసలు మనల్ని పట్టించుకోరు మనం ఏమైనా అప్లికేషన్స్ ఇచ్చి ఏమైన సమస్య చెప్పిన కూడా అస్సలు వారు ఆ సమస్యను పరిష్కరించాలని ఉద్దేశంతోనే ఉండరు మనమేమన్న మాట్లాడిన చెప్పిన మేము ఫలానా సమస్య ఎదుర్కొంటున్నాము మాకు ఇక్కడ గొడవలు అవుతున్నాయి వచ్చి ఒకసారి వచ్చి చూడండి అన్న కూడా వాళ్ళు వచ్చి టైమ్కి వచ్చి అసలు ఏమైంది అని కూడా పలకరించరు తాసిల్దార్ కార్యాలయం ఆఫీస్కి వెళ్ళినా కూడా వాళ్లకు మన సమస్య గురించి ఏమైనా చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోరు రేపు రండి రెండు మూడు రోజుల తర్వాత రండి వన్ మంత్ తర్వాత రండి అంటారు కాని అసలు సమస్య ఏంటి మీరు ఎదుర్కొంటున్నది ఏంటి అసలు అనేవాళ్ళు అసలు మనల్ని అడగరు మేము ఎదుర్కొంటున్న సమస్యల గురించి అసలు వారు పట్టించుకోరు పోలీసులు కూడా ఏదన్నా గొడవలు అయినా ఏమన్నా అయినా కూడా పంచాయతీలైనా కూడా వచ్చి ఇక్కడ సహకరించండి అన్న కూడా పోలీసు వాళ్ళు ఎవరు వచ్చి ఇక్కడ చూడరు ఎంత గొడవలు అయినా కూడా వచ్చి పట్టించుకోరు చాలా అవినీతిపరంగా కూడా ఉంటారు ఏమన్నా మనం ఏదైనా సహాయం కోసం పోయినా కూడా వాళ్ళు ఇన్ని డబ్బులు ఇవ్వండి మేము మీకు సహాయం చేస్తాము అని డబ్బులు కూడా తీసుకొని మాట్లాడుతారు కానీ మనకు ఎలాంటి న్యాయం జరగదు వాళ్ళ దగ్గరికి వెళ్లినా కూడా అసలు వారు పట్టించుకోరు